హలో మేము భారతి ఆటోమొబైల్ నుంచి మాట్లాడుతున్నాం మేడం మేడం అది కంఫర్ట్ బాగుంటుంది ఓకే మేడం ఓకే మీరు ఎన్ని మంది ఉన్నారు మేడం ఓకే మేడం మీరు స్విఫ్ట్ అనుకుంటున్నారా మంచి కారే మేడం లేదు లేదు మాకి ఇంకా స్టాక్ రావటం లేదు మేడం ఆ ఉంది మ మీరు వేరే కంపెనీ ఏమైనా చూస్తారా మేడం టాటా అంటే ఇంకా హుండాయ్ కొనుక్కుంటారా మేడం మారుతి వస్తున్నాయి మేడం బాగుంటుంది మేడం అవును మేడం టెన్ టెన్ లాక్స్లో స్టార్టింగ్ ఉంది మ్యామ్ ఓకే మేడం ఓకే మేడం ఇది బాగుంటుంది మేడం ఓకే మేడం ఉంటాం మ్యామ్ పక్కనే ఉంటాం మ్యామ్ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం